తెలంగాణలో చాలా ఫేమస్ అయిన ఆర్ట్ వర్క్స్ ఏమిటి అంటే నీడిల్ వర్క్ పెయింటింగ్ మెటల్ వర్క్ నీడిల్ వర్క్ ఏమిటంటే ఒక క్లాత్కి వచ్చేసి వాళ్ళు ఎంబ్రాయిడరీ లాగా చేస్తారు పూసలు అవన్నీ గుచ్చి చేస్తారు దాన్ని నీడిల్ వర్క్ అంటారు మెటల్ వర్క్ అంటే ఒక మెటల్ ఒక మెటల్ని తీసుకొని కమ్మలుగా అవి వంచి దాన్ని సేల్ చేస్తారు అది చాలా ఫేమస్ హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ నుంచి హైదరాబాద్లో అది చాలా ఫేమస్ అండ్ ఇంకా వచ్చేసి ఆయిల్ పెయింటింగ్స్ చాలా ఫేమస్ ఎక్కడ చూసినా మనకి గోడల పైన చాలా కనిపిస్తాయి ఆయిల్ పెయింటింగ్స్